హలో హలో నానీగారేనా మీరు టూరిస్ట్ గైడే కదా నమస్తే సార్ మేము చిత్తూర్ నుంచి కాల్ చేస్తున్నాము ఈ వీకెండొచ్చి ఈ ఫ్రైడే నుంచి మాకు లాంగ్ లీవుంది సిక్స్ డేస్కి ఫ్రెండ్సు నేను మా ఫ్రెండ్స్ ఒక ఐదుమంది కలిసి అరకు వ్యాలీ రావాలనుకుంటున్నాము మా ప్యాకేజ్ అంతా ఎంత పడుతుంది సార్ మేమొక సిక్స్ మెంబర్సు సిక్స్ డేస్కి అకామిడేషను ఫుడ్డు మ మ ఏమన్నా రెసార్ట్ మంచి రెసార్ట్ ఉంటే చూస్తారా అవును సార్ ఓ ట్రెక్కింగ్కు వెళ్ళచ్చా ఓ ఓకే సార్

ఓకే సార్ పర్లేదు మేము ఫ్రైడే నైట్ బయల్దేరదామనుకుంటున్నాము ఆ మీరు పికప్ చేసుకుంటారా రీచ్ అయిన తరువాత ట్రైన్లో వస్తున్నాం సార్ టికెట్ కూడా బుక్ చేసేసాము నైట్ ఎక్కితే చిత్తూర్లో మార్నింగ్ ఒక ఫోర్ అరౌండ్ ఫోర్ ఫైవ్కి వచ్చేస్తాము పికప్ చేసుకుంటారా

ఓకే సార్ మొత్తం అందరూ నాన్వెజ్జే నాన్వెజ్ ఫుడ్ అరేంజ్ చేసుకోండి తరువాతోచ్చేసి అక్కడ వ్యాలీ దగ్గర ఇంకా చుట్టూ పక్కల ఏమన్నా ఇంకా ప్లేసెస్ ఏమన్నా చూడ్డానికి బాగుంటుందా ఓకే సార్ అంటే మేము అంతా లేడీసొస్తున్నాము ట్రక్కింగు త్రీ డేస్ అంటే అక్కడ స్టే చేయడం సేఫ్టీనేనా ఓకే సార్ నేనొచ్చేసి మా డీటెయిల్స్ మా సిక్స్ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పంపిచ్చేస్తాము మీరు ప్యాకేజ్ గురించి నాకు పంపించారంటే నేను ఫ్రెండ్స్కి షేర్ చేసేస్తాను తరువాత మేము బయల్దేరే ముందు రోజు మీకు కాల్ చేస్తాను ట్రైన్ ఎక్కేటప్పుడు మార్నింగ్ కొంచెం వచ్చి పికప్ చేసుకోండి సార్

సరే సార్ థ్యాంక్ యూ సార్